స్వచ్ఛ భారత్ మీ ప్రాంతాన్ని శుభ్రం చేయడంలో భాగంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వృద్ధాశ్రమాలు అనాధాశ్రమాలకు సహాయం ఆహారం దస్తులు లేదా పుస్తకాలను అందించడంలో మీ పాత్ర ఏమిటి పర్యావరణ పరిరక్షణ మీరు మొక్కలు నాటడం నీటిని సంరక్షించడం ప్లాస్టిక్ రైతు ప్రచారం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారా రక్తదానం ఆరోగ్య శిబిరాలు రక్తదానం చేయడం లేదా ఆరోగ్య శిబిరాలను నిర్వహించడంలో మీ పాత్ర ఉందా పండగ రోజుల్లో చేసే కార్యాలు అన్నదానం మీరు ఏదైనా ఆలయంలో లేదా సామాజిక కేంద్రాలలో అన్నదానం నిర్వహిస్తారా సన్నిహితులు స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మీ కుటుంబ సభ్యులలో తో పండగ వేడుకలు ఎలా జరుపుకుంటారు పారంపరిక ఆచారాలు మీరు దీపావళి సంక్రాంతి ఉగాది వంటి పండగలను ఎలా జరుపుకుంటారు మీకు ఎటువంటి పండగంటే ఇష్టం అక్షరాస్యత ప్రచారం మీరు పేద పిల్లలకు లేదా అక్షరాస్యత లేని వారికి భోధించడంలో సహాయపడతారా వాలంటీర్గా పాఠశాలలో లేదా ఎన్ జీ ఓలలో ద్వారా పిల్లలకు మద్దతు ఇస్తారా విపత్తుల సహాయం వరదలు భూకంపాలు లేదా ఇతర విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో పనుగొంటారా ఈ ప్రాంతాల్లో అవసరమైన వారికి ఆహారం వస్త్రాలు లేదా త్రాగునీరు అందించడంలో సహాయపడతారా వృద్ధులకు లేదా దివ్యాంగులకు సహాయం వృద్ధాశ్రమలు లేదా విద్యాంగుల సంరక్షణ కేంద్రాల్లో మీరు ఎలాంటి సమయాన్ని అందిస్తారు వారికి సంతోషపరచే కార్యక్రమాల్లో పాల్గొంటారా సామాజిక అవగాహన కార్యక్రమాలు ఈ ఊరిలో మానసిక ఆరోగ్యం లైంగిక సమానత్వం మహిళల భధ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారా సామాజిక మీడియా లేదా స్థానిక సమూహాల్లో సమస్యలపై చర్చలకు మీరు సహాయపడతారా పండుగ రోజుల్లో చేసే కార్యాలు పర్యావరణ అనుకూల పండుగలు మీరు పర్యావరణానికి హాని కలిగించే పదార్థాల స్థానంలో సహజమైన పదార్థాలను ఉపయోగిస్తారా క్రాకర్స్కు బదులుగా దీపాలు వెలిగించడమేనా పండగ సం సందర్భాలలో సేవ కార్యక్రమాలు మీరు పండగ దుస్తుల్లో అనాధ పిల్లలకు బహుమతులు లేదా కొత్త దుస్తులు అందించడంలో పాల్గొంటారా ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండుగ ప్రత్యేక భోజనం అందించే కార్యక్రమాల్లో ఉంటారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆలయాల్లో లేదా ధార్మిక స్థలాల్లో ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాల్లో పాల్గొంటారా యోగా ధ్యానం ద్వారా ఆత్మీయ శాంతిని పొందే ప్ర ప్రయత్నం చేస్తారా సంస్కృతి అండ్ సాంప్రదాయాలను కొనసాగించడం మీ కుటుంబంలో పెద్ద పెద్దల నుంచి వచ్చిన పండుగ సాంప్రదాయాలను పాటిస్తారా చిన్నపిల్లలకు ఆ సాంప్రదాయాల ప్రాముఖ్యతను వివరిస్తా